నేను ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నానో అంటే నేను నా కుటుంబంతో ఇంకా నా ఫ్రెండ్స్ తో నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను వారితో ప్రయాణం నాకెంతో హాయిగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది కనుక నేను వారితో ప్రయాణం చేయాలనుకుంటున్నాను